సైన్స్ బీటెక్లో కెరియర్ కొనసాగించడానికి నా స్నేహితులకి లేదా నా బంధువులకి నేను ఇచ్చే నేను ఇచ్చే సలహా ఏంటంటే తీసుకోవాలి అన్నా ఇక టెక్ ఫీల్డ్లను సిఫార్సు ఏంటంటే సిఎస్ఇ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సిఈ కెమికల్ ఇంజనీరింగ్ ఈఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈసిఈ ఏఈ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఏఈ ఎయిర్ స్పేస్ ఇంజనీరింగ్ సిఈ సివిల్ ఇంజినీరింగ్ ఐఈ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ పిఈ పెట్రోలియం ఇంజనీరింగ్ ఎమ్ఈ మెకానికల్ ఇంజనీరింగ్ ఆయొక్క కోర్సు గ్రూప్లలో తీసుకుంటే భవిష్యత్తు బాగుంటుందని నేను మా స్నేహితులకి ఈ యొక్క కోర్సుల గురించి ఈ యొక్క సలహా ఇస్తున్నా అలాగే భారత దేశంలో మంచి కాలేజీలు యూనివర్సిటీలు ఏమున్నాయంటే బిఆర్ అంబేద్కర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేది ఉంది హైడ్రాబాడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి బోంబాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి చైనా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్ పూర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గోహతి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైద్రాబాద్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గాంధీ నగర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇండోర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ యూనివర్సిటీ ఏబీవీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ మాన్యుఫాక్చరింగ్ గురు గోవింద్ సింగ్ ఇంద్రప్రసాద్ విశ్వవిద్యాలయం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ టెక్నాలజీ అన్నా యూనివర్సిటీ మోతిలాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇవి నా స్నేహితులకి అలాగే బంధువులకి ఈ కాలేజ్ యూనివర్సిటీలకి నేను సలహా ఇస్తున్నా